నేను తరచుగా స్విగ్గీలో ఆర్డర్స్ పెడుతుంటాను కారణం ఏమిటంటే నేను ఎక్కువగా బయట ప్రాంతాలకు నా ఉద్యోగరీత్యా తిరుగుతుంటాను అందువలన ఆన్లైన్లో ఆర్డర్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాను నేను ఎక్కువగా ఆర్డర్స్ పెట్టే రెస్టారెంట్ వారికి నా చిరునామా బాగా తెలుసు అందువలన నాకు సకాలంలో ఎటువంటి అంతరాయం లేకుండా వాళ్ళ ఆర్డర్ సర్వ్ చేస్తూ ఉంటారు కానీ నేను అనుకోకుండా ఆ ప్రదేశం నుండి వేరొక ప్రదేశమునకు మారవలసి వచ్చినది అందువలన నేను ఆ రెస్టారెంట్ యజమానికి నా కొత్త అడ్రస్నూ జోడించి నేను ఇకముందు పెట్టే ఆర్డర్స్నూ అక్కడకు అందచేయవలసిందిగా ఆ యజమాన్ని ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేశాను అందులకు సహకరించిన రెస్టారెంట్ యజమానికి నా హృదయపూర్వక ధన్యవాదములు